తెలుగు రాష్ట్రాల్లో గృహాలు సాంప్రదాయంగా కట్టే గృహాలు ఎలా ఉంటాయి అంటే మట్టితో తయారు చేసే ఇళ్ళు ఉంటాయి ఆ ఇల్లు మట్టి గోడలు దాని పైన వచ్చి పేడ అలుకుతారు సున్నం కొడతారు ఆ విధంగా ఎర్రమట్టి ఎరమట్టి అంటే గ్రామీణ ప్రాంతంలో దొరుకుతుంది ఎర్రమట్టి ఆ ఎర్రమట్టిని ముగ్గులుగా వేస్తారు పిండి ముగ్గులు వేసుకొని అలంకరణ చేసుకొని ఆ మట్టితో కట్టిన ఇళ్ళ మీద గడ్డి వెదురులు వేసి పైకప్పులని వేసవి కాలంలో చల్లగా ఉంటుంది ఆ ఇళ్ళలో ఆ విధంగా సాంప్రదాయబద్ధంగా కట్టుకుంటారు వేసవి కాలంలో చల్లగా శీతా కాలంలో వేడిగా ఉండడానికి గోడలు మట్టితో కట్టినవి చాలా అనుకూలం అయినటువంటి పరిస్థితి ఉంటుంది మనుషులు జీవించడానికి చాలా కంఫర్ట్బుల్గా ఉంటుంది ఆ గృహాలు మాములుగా ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఆ విధంగా కట్టుకొని సాంప్రదాయబద్ధం అయినటువంటి గృహాలను కట్టుకొని జీవిస్తూ ఉంటారు తాటి మట్టలతో ఒకసారి నిర్మిస్తారు నారతో తయారు చేసిన వాటిని నిర్మిస్తారు టెంకాయ మట్టలతో నిర్మిస్తారు ఇడవలితో నిర్మిస్తారు గడ్డితో నిర్మిస్తారు రకరకాలు అయినటువంటి ఈ కలప వస్తువులని కూడా ఉపయోగించి సబ్జా అవి అన్ని కూడా ఉపయోగించి కప్పులని వేసుకుని ఎండాకాలం వచ్చినప్పుడు చల్లగా ఉంటుంది వర్షాకాలం వచ్చినప్పుడు వేడిగా ఉంటుంది ఆ గోడలు కూడా అంటే స్మూత్గా చేసుకోవడం కోసము మట్టితో అలుకుతాము అలికి దానికి పేడ చేస్తాము పైకప్పులు తాటి మట్టలు ఆ వరి గడ్డి అవి వేసి కప్పుతాము నగరాలు గడ్డి ఉపయోగించి తయారు చేస్తారు వేసవిలో తక్కువ వేడి వస్తుంది కలబందతో కూడా గోడలు గోవు పేడతో గోడలు అలుకుతాము ఇంటి గోడలకు గోమాత పశువు పేడ మట్టి మిశ్రమాలతో వ్యాపనం చేసి ఇది చల్లదనం ఇవ్వడానికి చూస్తాము తర్వాత వచ్చి కింద అడుగున వచ్చి మట్టితో బాగా చేసి మట్టితో బాగా చేసి చదునుగా చేసి సాంప్రదాయబద్ధంగా ముగ్గులు వేయడము తెలుగు ఇళ్ళు ఈ తూర్పు దిశగా వాకిలి పెడతాము తూర్పు దిశగానే ఉండే విధంగా చూసుకుంటాము ఆ వచ్చి పడమట దిశగా తూర్పు దిశగా ఎక్కువగా వాకిలి పెడతాము ఇంకా దక్షిణ దిశ ఉత్తరం దిశ పెట్టరు ఎక్కువగా సాంప్రదాయబద్దం అంటే తూర్పు దిశే ఎక్కువగా ఉండేటట్లుగా చూసుకుంటాము తర్వాత వచ్చి పెద్ద మెట్లుతో తలుపులు పెద్ద మెట్లుతో తలుపులు ఎలా ఉంటాయి అంటే గోడల ద్వారబంధం పెట్టినప్పుడు పట్టీలు పట్టీలుగా పెట్టి ఉడ్డుతో కొయ్యతో కలపతో చేస్తాము కీళ్ళు కీళ్ళు ఉంటాయి దానికి ఆ కీళ్ళుతో తలుపులని వేసుకుంటాం తర్వాత వచ్చి తెలుగు సాంప్రదాయ గృహాలు అంటే మిద్దె ఇళ్ళు ఇవి చిన్న దట్టమైన గోడలు మట్టి పైకప్పుతో ఉండే ఇళ్ళు దట్టమైన మిద్దె ఇళ్ళు కూడా ఉంటాయి ఇవి బహుళ అంతస్తులతో ఉంటాయి కానీ కొన్ని గ్రామాల్లో చిన్న మిద్దెలు ఉంటాయి గోధుమల ఇళ్ళు గోధుమ కోసేసినప్పుడు మిగులుతాయి కదా గడ్డిలాగా దాంతో పైకప్పులు కప్పి ఇళ్ళను తయారు చేస్తాము వీటిని ఎక్కువగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉపయోగిస్తారు ఎక్కువగా